మా యొక్క పెరడు మాకు మిద్దెతో పెరడు ఉంది అండి బిల్డింగ్ పైన ఆ పెరట్లో రకరకాల పూల చెట్లు పళ్ళ మొక్కలు పెంచుతున్నాం అండి మేము పెరట్లో పూసే పూలకి చాలా రకాల పక్షులు బట్టర్ఫ్లైయ్స్ ఇలాంటివి చాల వస్తాయండి ఒక కొన్ని ఏమో పూలకుఆకర్షిస్తాయి పక్షులు కొన్ని ఏమో పళ్ళకు వాటి గింజల గురించి వస్తాయండి ఇప్పుడు ఫలాన కంకి వేసింది అనుకోండి కంకి వేస్తే వాటి గింజలను వల్చుకోని తిన తినడానికి ఉడతలు అలాంటివి వస్తాయండి ఉడత కొంచెం వల్చి తినగానే మళ్ళీ ఇంకో పక్షి వచ్చి తినడం అలాంటివి రకరకాల పూలు ఉన్నాయి పూల కొరకు అయితే తూనీగలు చాలా వస్తాయండి మా తోటలోకి పళ్ళు పళ్ళను ఈ చిలుకలు జామపళ్ళు జామపళ్ళు వచ్చే టైమ్కి అవి కొంచెం పండు వచ్చింది పండుకు వచ్చింది అని అనగానే అవి చిలకలు రకరకాల పక్షులు రావడం జరుగుతుంది అండి ఇట్లా పక్షులను అయితే ఆకర్షిస్తున్నాం అండి మేము అవే ఆ ఆ తోటలో పెరిగే పళ్ళని పూలని వీటి నుండి కాకుండా పక్షుల కొరకు మేము సపరేట్గా ఫుడ్ కూడా ఒక తట్టలలో వాటర్ పోయడం కానీ గోడ పైన కొన్ని గింజలకి గింజలు వాటి కొరకు ఉంచడం ఇలాంటివి చేస్తు ఉంటాం అండి ఇలాంటి విషయాలు చేస్తే మనకి సెల్ఫ్ సాటిస్ఫై చాలా ఉంటుంది అండి